బడ్జెట్లో కావాలాండి మీకు ఫాంటుకు ఇచ్చి మీరు ఏ రేంజ్ ఎంత ఎంతవరకు పట్టికెళ్ళరండి మీరు సెంటుకండి సెంటుకి మరి ఇప్పుడు మేము కట్టడానికి ఎంది ఎంది ఎంది లక్షలదాకా తీసుకుంట్నాం అండి మరి మాదే చీప్ అండ్ బెస్ట్ అండి మాది అంటే అన్నీ ఇంకా ప్రతి వస్తువుతో సహా మీరు గృహప్రవేశం చేయడానికి మాత్రమే వచ్చేలాగా మిగతా అన్నీ మాయే సీలింగు టైల్సు మోటరు పెయింట్ టై అన్నీనండి ఇంక మొత్తం ఏ టూ జెడ్ మీరు ఇంట్లోకి వచ్చేంత వరకు మీరు రెంట్లకి ఇచ్చుకున్నా మీరు ఉండడానికైనా మేము అదే రేట్లోనే కట్టగలమండి బయటైతే పది లక్షల దాకా ఉంది మేమైతే ఎనిమిది లక్షలకే కట్టగలుగుతాం చూడండి మా వర్క్ ఎలా ఉంటుందో మరి ఇంకేం తగ్గుతదండి మాకు బాగా తక్కువకి ఇచ్చేస్తుంటే వస్తున్నారండి అన్నీ మీరు చెప్పినట్టేనండి అంతేనండి మొత్తం మీరు ఎలా అయితే చెప్తారో అలాగే మొత్తం ఏ టూ జెడ్ అండి లేదండి మొత్తం సరేనండి రండ రండి వస్తే మీ ఇంటో లేకపోతే ఇంకా ఏమైనా తగ్గిస్తామే మో చూ చూద్దామండి సరేనండి అయితే ఉంటాను